టెక్నాలజీ వల్ల వచ్చే ఉద్యగాలు డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్ బ్లాక్చెయిన్ క్రిప్టోగ్రఫీ డేటా సైన్స్ ఈ రంగం మరింత విస్తరించి సంస్థల డేటా విశ్లేషణ డేటా డెవలప్మెంట్ ట్రెండ్స్ను అర్థం చేసుకోవడం వ్యూహాలను రూపందించడం వంటి పనులు చాలా ఉపయోగపడతాయి ఆర్టిఫ ఆర్టిఫిషియల్ ఇ ఇంటెలిజెన్స్ ఈ మధ్య చాలా ఉపయోగపడుతుంది రోబోటిక్స్ మిషన్ లెర్నింగ్ వంటి కొత్త రంగాల ద్వారా మనం ఇంటెలిజెంట్ సిస్టమ్స్ని డిజైన్ చేస్తూ చాలా మెరుగైన మెరుగైన అనుబంధాలను విశ్లేషిస్తున్నాం పొందగలుగుతున్నాం సైబర్ సెక్యూరిటీ ఈ మధ్య చాలా నేరాలు జరుగుతున్నాయి మన యొక్క వ్యక్తిగత విషయాలు అవతలి వాళ్ళకి ఈజీగా చేరువు అవుతున్నాయి సో సైబర్ సెక్యూరిటీ ద్వారా టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది డేటా భద్రత కూడా చాలా ముఖ్యమైనది ఇది అనేక ఉద్యోగ అవకాశాలకు బాగా చేరువవుతుంది దానివల్ల చాలామందికి జ్ఞానం పెంచింది క్లౌడ్ కంప్యూటింగ్ ఆన్లైన్ డేటాను నిర్వచేసి అందుబాటులో ఉంచే ప్ర ఈ రంగం చాలా ముఖ్యమైంది చాలా ప్రాచుర్యం పొందింది బ్లాక్ చైన్ క్రిస్ క్రిప్టో కరెన్సీ మరియు ఇతర సాంకేతిక పరిష్కారాల వల్ల బ్లాక్చైన్ సాంకేతిక కీలక పాత్ర పోషిస్తుంది విద్యార్థులు ప్రస్తుతం చాలా టెక్నికల్ డిగ్రీలను ఎంచుకుంటున్నారు కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కృతిమ మీద ఏఐ సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంన్స్ రోబోటిక్స్ ఈ కోర్సులు విద్యార్థులకు అత్యుతమైన అవకాశాలను అందిస్తుంది దీనిలో చాలామంది అవకాశాలను పొందుతున్నారు చాలా మార్గ నిర్దేశనం చేస్తుంది సాంకేతిక రంగం విస్తరిస్తూ ఉండడం వల్ల మనకు అందుబాటులో ఉన్న అవకాశాలు అనంతం దీనివల్ల విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ని చాలా ఎక్కువగా ఎంచుకుంటున్నారు